మతపరమైన ప్రదేశాల్లో వివిధ రకాల మత సాంస్కృతిక కార్యక్రమాలనేవి నిర్వహించబడతాయి ఏ కార్యక్రమాలు ఆయా మతాలు సాంప్రదాయాలు మరియు నమ్మకాలను ప్రతిబింబిస్తుంటాయి ముఖ్యంగా దేవాలయాల్లో భజనలు కీర్తనలు అలాగే హోమాలు యజ్ఞాలు పూజలు అలాగే సే దీ దీపావళికి శివరాత్రికి సంక్రాంతికి అనేక పండగలు కూడా నిర్వహించబడతాయి దేవాలయాల్లో అలాగే చర్చిల్లో వచ్చేటప్పటికి ఆదివారం రోజు ప్రార్ధనలు నిర్వహించబడతాయి అలాగే ప్రా బాప్తిజం అనే కార్యక్రమము వివాహాలు అలాగే క్రిస్ట్మస్ ఈస్టర్ అలాగే ఇంకా అనేక ఇతర పండగలు కూడా ఈ మతపరమైన ని నిర్వహించబడతాయి అలాగే ముస్లింలకి దర్గాలలో కవ్వాలీని ఒక కార్యక్రమం నిర్వహించబడుతుంది అలాగే వీళ్ళకి ఇంకా చాలా రకాలా పండగలు కూడా ఈ దర్గాలలో నిర్వహించబడతాయి మసీదుల్లో ప్రార్ధనలు జమా ప్రార్ధనలు అలాగే ఈద్ రంజాన్ హజ్ వంటి పండగలనేవి నిర్వహించబడతాయి అలాగే మనకి గురుద్వారలో వచ్చినప్పటికీ కీర్తనలు శబ్ద కీర్తనలు అలాగే గురు పూర్ణిమ వైశాఖి వంటి పండగలు కూడా నిర్వహించబడతాయి మతాలలో ప్రార్ధనలు ధ్యానం సాధన యోగా హోమాలు యజ్ఞాలు అలాగని ఇంకా మా మతపరమైన కార్యక్రమాలనేవి నిర్వహించబడతాయి ఈ విధంగా మతపైన మతపరమైన ప్రదేశాలలో విభిన్న మతాలకు చెందిన వారు వాళ్ళ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు అలాగే వారు వాళ్ళ మతపర ప్రదేశాల్లో వివాహాలు అలాగే వివాహ శుభ కార్యక్రమాలను జరుపుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు ఈ విధంగా వారి మతపర ప్రదేశాలని వాళ్ళ సంస్కృతి ప్రతింబింబించేందుకు అలా చేస్తూ ఉంటారు